నేను ఇప్పుడు టాక్సీ బుక్ చేసుకోవాలలి అనుకుంటున్నాను నాకు దగ్గరలో ఉన్న వాహనాలు లేదా టాక్సీలు ఏమైనా ఉన్నాయేమో మీరు చెప్పగలరా నేను వెళ్ళవలసిన చోటు ఎవరైనా దగ్గర కూడలిలో ఉంటే అక్కడ ఏదైనా ఆటో లేదా టాక్సీ అందుబాటులో ఉందా నేను అక్కడి నుండి వెళ్ళాలి నేను కొంచెం తొందరగా వెళ్ళాలి కాబట్టి వీలైనంత తొందరగా మీరు వస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర ఎవరైనా ఆఫర్లు లేదా డిస్కౌంట్లు ఉంటే కూడా చెప్పగలరా నాకు బడ్జెట్లో ఉండే ఆప్షన్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది మీరు నాకు దగ్గరలో ఉన్న డ్రైవర్ల వివరాలు వాళ్ళ రేటింగ్స్ లేదా వారు మంచివారా లేదా చెడ్డవారా అని కూడా చెప్పగలరా నేను ఒక నమ్మకమైన మంచి డ్రైవర్తో వెళ్ళాలి అని అనుకుంటున్నాను సమయం మరియు దూరాన్ని బట్టి ఎంత ఛార్జ్ అవుతుందో కూడా తెలుసుకొని నాకు మీరు చెప్పండి